డ్రైవర్ గారూ ఎందుకు ఇంత సేపు ఆపారు ఇక్కడ ఏమైనా ట్రాఫిక్ సిగ్నల్ పడిందా లేదా ఏమైనా అక్కడ గొడవ అవుతుందా నేను మీకు ముందే చెప్పాను కదా అక్క గాజువాక బస్టాప్ దగ్గర మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు మనం ఇక్కడ గాజువాక సెంటర్లో ఉండిపోవాల్సి వచ్చింది ముందు చెప్పాను కదా మా పేరెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు కొంచెం వేగంగా తీసుకెళ్ళరా సిగ్నల్ అయ్యాక ఇంకా ఎంత టైం పడుతుంది కొంచెం వేగంగా తీసుకెళ్ళండి అక్కడ మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు